నేను రాత్రి అంతా మేలుకొని చదివిన పుస్తకాలలో మొద్దటిది మదర్ థేరీసా గురించి ఉన్న పుస్తకం అందులో మదర్ థెరిసా చేసిన సేవలు మరియు బీదవాళ్లకు మరియు కుష్టిరోగులకు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి అందువలన ఆమె మాదిరి నేను కూడా చేయాలి అనుకుంటున్నాను అదేవిధంగా ఆమెను పోలి నడుచుకోవాలి అనుకుంటున్నాను